సార్ క్యాబ్ బుక్ చేసారు కదా సార్ మీరు ప్రెజెంట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు చెప్పగలరా ఎక్కడ ఉన్నారో గన్నవరం ఏరియా సార్ గన్నవరం బస్ స్టాండ్ దగ్గరున్నారా లేదంటే గాంధీ బొమ్మ సెంటర్ కాడా గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఉన్నారా సార్ ఓకే సార్ నేను ప్రెజెంటు హైవే మీద ఉన్నాను ఓకే నేను ప్రెజెంటు చాలా చాలాప్రోలు హైవే మీద ఉన్న సార్ దార్లో చిన్న పనుంది ఆ పని చూసుకుని ఒక ఫైవ్ విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వెంటీ మినిట్స్లో మీ దగ్గర ఉంటాను సార్ లేదు సార్ తొందరగానే వస్తాము మీరు రెడీగా ఉడండి సార్ విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వెంటీ మినిట్స్లో నేను అరైవ్ అవ్వగలుగుతాను డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు ఓకే ఓకే సార్ లొకేషన్కి రీచ్ అవ్వగానే నేను మీకు కాల్ చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే